హలో మేడం చెప్పండి ఓకే మేడం మేం స్వెటర్ షాప్ ఓకే మేడం మేడం ఇప్పుడు సీజన్ పరంగా ఎక్స్ట్రా రేట్స్ ఉంటాయా స్వెటర్స్ లేదంటే రెగ్యులర్గా ఏమైనా తీసుకోవచ్చా నార్మల్ రేట్స్ ఉంటాయా

సపోస్ ఇప్పుడు ఒక స్వెటర్ తీసుకోవాలనుకుంటున్నాం బ్రాండెడ్వి అంటే కంపెనీ టైప్లా అట్లా ఏమైనా ఉంటాయా మ్యామ్ నార్మల్ స్వెటర్ అయితే సరిపోవొచ్చండి మేడం జస్ట్ ఈ సీజన్ పరంగా వింటర్ పరంగా అయితే సరిపోతుంది అయితే కంపనీలో చూసుకుంటే ఇపుడు రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా మేడం ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్లున్నాయా అంటే నచ్చకపోతే కనుక లేకపోతే సైజు రాకపోతే చేసుకోవచ్చా మ్యామ్ ఓకే మ్యామ్ రిటర్న్ ఇవ్వరా మ్యామ్ అంటే వారెంటీ ఏమైనా ఇస్తారా మేడం దానికి ఓకే మేడం అంటే పర్టిక్యులర్ బ్రాండ్లోనే ఉంటుందా దేనిలోనైనా వారెంటీ ఉంటుందా

ఓకే మేడం రిటర్న్ అయితే లేదంటారు ఓకే మేడం ఓకే మేడం తీసుకుంటాం అయితే రేపు చూసి తీసుకుంటాం మేడం దాని ప్రకారం ఓకే మేడం సిక్స్ బిఫోరే విజిట్ చేయమంటారా ఓకే మేడం మీ దగ్గర రే రేట్లు రీజనెబుల్ అని చెప్పి మీకు కాల్ చేసి అడుగుతున్నాం అట్లా ఓకే మేడం రేపు కలుస్తాం మేడం ఓకే మేడం